సాంకేతిక వృత్తి ఇంటర్నెట్ లతో తెలుగు భాష యొక్క వినియోగం చాలా మార్పబడింది ఎందుకు అంటే తెలుగు అనేది చాలా వెనకబడిపోయింది కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక కొటేషన్ తో స్టార్ట్ చేశారు అది ఏమి అంటే దేశభాషలందు తెలుగు లెస్స అని అని సంబోధించారు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ లో మొత్తం టెక్నాలజీ అంతా మారడంతో అంత ఇంగ్లీషు అనే దీనికే పరిమితం అయ్యారు తెలుగు సామాన్యంగా వెనుకబడిపోతూ ఉంది తెలుగు అనేది ముందుకు రావాలంటే మన ప్రజల్లో మన తెలుగు ప్రజల్లో మార్పు రావాలి మన తెలుగు భాషని మనమే రూపొందించుకొని దాన్ని డెవలప్మెంట్ డెవలప్మెంట్ గా అమర్చుకోవాలి అలాగే దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల కొటేషన్ ని కొటేషన్ ని మనం కానీ ఎక్కువగా ఎక్కువగా మైండ్ లో పెట్టుకొని దాన్ని

దాన్ని పరిపాలించగలిగినట్లయితే మన దేశ భాష మన తెలుగు భాష ఎక్కడికో తీసుకెళ్లగలదు కానీ ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకో ఏమో తెలియడం లేదు కానీ తెలుగు అనేది వెనుకబడిపోతూ వస్తుంది ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ముందుకు దూసుకువెళ్తుంది ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ లో సహాయాలతో వాటి అన్నిట్లోను ఇంగ్లీష్ అనేది ప్రథమ భాషగా మారింది కానీ దే తెలుగు అనేది ఓన్లీ మాతృభాషగా మాత్రమే మిగిలిపోయి ఉంది దాన్ని డెవలపింగ్ అనేది చేయాలని కోరుతున్నాను